మా ప్రాంతంలోని ఆడవారి పాత్ర చాలా మారింది అని నేను అనుకుంటున్నాను పాత రోజులలో ఆడవారు ఇంటి పనులు మరియు పిల్లల సంరక్షణకు పరిమితమయ్యారు వారు విద్య మరియు ఉపాధి నుండి బహిష్కరింపబడినారు కానీ ఇప్పుడు ఆడవారు చాలా ముందుకు వచ్చారు వారు విద్యను పొందుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మరియు సమాజంలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు నా తల్లి దండ్రులు పాత తరానికి చెందినవారు వారు స్కూల్కి వెళ్ళలేదు మరియు గృహిణులుగా తమ జీవితాన్ని గడిపారు కానీ నేను మరియు నా చుట్టుపక్క ఉన్న అనేకమంది ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నాము మరియు మెడిసిన్ ఇంజనీరింగ్ ఇతర వృత్తులలో ఉన్నత విద్యను మేము పొందుతున్నాము ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కొన్నిసార్లు భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కూడా అలాగే ఆడవారు రాజకీయాలు మరియు సామాజిక సేవల్లో కూడా పాల్గొంటున్నారు అయితే ఇంకా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఆడవారు సమాన అవకాశాలని కల్పించాలి కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఆడపిల్ల చదువుకోవడానికి మరియు పని చేయడానికి అనుమతించడంలేదు కొన్ని సమాజాలు ఆడవారిని తక్కువ అంచనా వేస్తాయి మరియు వారిపై వివక్ష చూపుతాయి మనం ఈ సవాళ్ళను అధిగమించాలి మరియు ఆడవారికి సమాన అవకాశాలను కల్పించాలి అప్పుడు మాత్రమే మనం ఒక న్యాయమైన మరియు సమాన సమాజాన్ని నిర్మించగలము మా ప్రాంతంలోని ఆడవారి పాత్రలోని కొన్ని ప్రధాన మార్పులు ఏమిటంటే విద్య పాత రోజులలో ఆడపిల్లలు చాలా తక్కువగా చదువుకున్నారు కానీ ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మరియు ఉన్నత విద్యను పొందుతున్నారు ఉపాధి పాత రోజులలో ఆడవారు చాలా తక్కువగా ఉద్యోగాలు చేసేవారు కానీ ఇప్పుడు చాలామంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు మరియు కొన్నిసార్లు భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కూడా సమా సామాజిక పాత్ర పాత రోజులలో ఆడవారు చాలా తక్కువగా సామాజికంగా పాల్గొనేవారు కానీ ఇప్పుడు ఆడవారు రాజకీయాలు సామాజిక సేవ మరియు ఇతర రంగాలలో చురుకుగా పాల్గొంటున్నారు ఈ మార్పులు అనేవి చాలా ముఖ్యమైనవి అవి ఆడవారి హక్కులకు మరియు సమానత్వానికి సంబంధించినవి మరియు ఆడవారి హక్కులను మరియు సమానత్వాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి